కళలు మరియు చేతి పనుల రంగం అనేది చాలా వరకు ఇప్పట్లో ఇక్కడ ఏమి కనిపించడం లేదు ఇంతకు ముందులాగ జానపద కళలు కానీ చేతి పనులు కానీ ఉంటే చాలా బాగుంటు ఉండే ఎక్కడైనా పల్లెటూర్లలో కానీ ఇలా జానపద గేయాలు ఇంకా కళలు హస్త నైపుణ్యాలు అలా ఉంటే చాలా బాగుంది ఇప్పుడు ఏ ఒక చోట కూడా కళలు నైపుణ్యాలు జానపద కళలు అనేవి ఎటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా కనిపించడం లేదు మనకు ఇంకా కళలు ఉండడం వల్ల ఇంకా కొంతమందికి చాలా వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడేది ఇంకా జానపద కళల వల్ల కూడా చాలామంది తెలుసుకునే వాళ్ళు అలాంటి జానపద గేయాలు కానీ కళలు కానీ ఎటువంటివి అనేవి కూడా అమలులో లేవు సో ఇలాంటి స్థితి అనేది చాలా దారుణంగా ఉంది ఇలాంటి స్థితి రాకుండా కళలు ఇంకా జానపద గేయాలు కానీ జానపద కళలు కానీ వృద్ధిలోకి రావాలి అని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను